భారతదేశ రహదారి నెట్వర్క్ యునైటెడ్ స్టేట్స్ తర్వాత రెండవ అతిపెద్ద మరియు ప్రపంచంలో అత్యంత రద్దీగా ఉండే వాటిలో ఒకటి రెండు వేల పదహైదు నాటికి ఎనిమిది పాయింట్ రెండు రెండు ఐదు బిలియన్ల ప్రయాణికులను మరియు తొమ్మిది వందల ఎనభై మిలియన్ టన్నుల కార్గో ను ఏటా రవాణా చేస్తుంది భారతదేశం యొక్క రైలు నెట్వర్క్ నాలుగవ అతిపెద్ద మరియు రెండు వేలు ఇరవై నాటికి ఏటా ఎనిమిది పాయింట్ సున్నా తొమ్మిది బిలియన్లు ప్రయాణికులను మరియు ఒకటి పాయింట్ రెండు సున్నా బిలియన్ టన్నుల సరుకు రవాణా చేస్తూ ప్రపంచంలో రెండవ అత్యంత రద్దీగా ఉంది భారతదేశంలో విమాన విస్తృతి కంగా సైనిక మరియు పౌరవిమానయంగా విభజించబడింది ఇది ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న విమాన మార్కెట్ భారతదేశ జలమార్గాల నెట్వర్క్ నదులు కాలువల రూపంలో బ్యాక్ వాటర్స్ మరియు క్రీక్స్ ప్రపంచంలోనే తొమ్మిదవ అతి పెద్ది అతి పెద్ద జలమార్గ నెట్వర్క్ భారతదేశంలో జలమార్గాలు ద్వారా సరుకు రవాణా చాలా తక్కువగా ఉపయోగించబడుతోంది అంతర్గత జలమార్గాలు ద్వారా తరలించబడిన మొత్తం సరుకు భారతదేశంలో మొత్తం అంతర్గత ట్రాఫిక్ లో జీరో పాయింట్ ఒకటి శాతం మొత్తంగా భారత జనాభా లెక్కల్లో ప్రకారం భారతదేశం నాలుగు పాయింట్ ఏడు సున్నా శాతం గృహాల కార్లు లేదా వ్యాన్ లలో కలిగియుండగా దాదాపు ఇరవై ఒక్క శాతం కుటుంబాలు ద్వీచక్ర వాహనాలు కలిగి ఉన్నాయి